ఖగోళ వస్తువులు సంఘటన లక్షణాలు నడవడిగను వివిధ స్థాయిల్లో గ్రహాలు పాల పుంతలు ఇంకా ఆపైన మనం ఎలా పరిశీలించగలము అనేది మనం తెలుసుుకుందాము భగోళ శాస్త్రం అనేది విశ్వంలోని అన్ని వస్తువులను సంఘటనలు మరియు వాటి నడవడికను అధ్యయనం చేసే శాస్త్రం ఇది ఆకాశగంగా నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు కృష్ణబిలాలు పాల పుంతలు వాతావరణాల వ్యాప్తి కాలతత్వం వంటి అనేక అంశాలను చర్చిస్తుంది ఈ విశ్వంలో జరిగే ప్రతి సంఘటనను వాటి లక్షణాలను వాటి నడవడికను వివిధ స్థాయిల్లో తెలుసుకోవడం చాలా కీలకమైనది మనం ఎలా ఈ అంశాలను పరిశీలించగలమో అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం గోల వస్తువులు అనగా ఆకాశంలో ఉన్న వివిధ శరీరాలు మరియు వాటికి ప్రత్యేక లక్షణాలు ఇవి చాలా విస్తృతంగా విభజించబడ్డాయి ముఖ్యంగా మనం పరిశీలించే అంశాలు గ్రహాలు అనేవి సూర్యుడు చుట్టూ తిరిగే పెద్ద వస్తువులు వాటిపై జీవనం ఉండాలా వాటి వాతావరణం ఎలా ఉంటుంది ఇంకా వాటి ఉపగ్రహాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ఖగోళ శాస్త్రంలో కీలకమైన భాగం నక్షత్రాలు విశ్వంలో ఉన్న ప్రతిక్షణం ప్రకాశించే వస్తువులు ఇవి హైడ్రోజన్ హీలియం వంటి లోహాలు మరియు ఇతర మూలకాలతో సమృద్ధిగా ఉంటాయి వీటి స్ఫురణ శక్తి జీవశక్తి ఇచ్చే మూలకం దీనిని గ్రహించే విధానం కూడా చాలా ఆసక్తికరమైనది పాల పుంతలు అనేవి అత్యంత ప్రకాశవంతమైన శక్తివంతమైన గోల వస్తువులు వీటి నుండి ములాయం మరియు కాంతి వేగం తక్కువగా ఉండే పదార్థాలు విడుదలవుతాయి ఇవి చాలా దూరమైన ప్రదేశాలలో ఉంటాయి ఖగోళంలో జరిగే సంఘటనలు వివిధ లక్షణాలు కూడి ఉంటాయి విశ్వం ప్రారంభం అయ్యే సమయంలో జరిగిన అంగీకారమైన సంఘటన ఇది అన్ని ఖగోళ వస్తువులను అంతరిక్షంలో మొదటిసారి నిర్మించడానికి కారణమైంది నక్షత్రాల ఏర్పాట్లు అంగ అంగర అంగారకాలు హైడ్రోజన్ మరియు సున్నితమైన మూలకాల కలయిక వల్ల జరుగుతుంది